ఎక్కడ వరకు వచిన్ ఎక్కడి వరకు వచ్చింనారు సార్ సరేనండి సరేనండి ఎంత సార్ ఇప్పుడు ఎంత అమౌంట్ ఉంది గ్యాస్కి ఎంతుంది ఇంక అంటే మళ్ళీ క్యాష్బ్యాక్ లేదా మళ్ళీ ఎమన్నా అంటే అకౌంట్లొ పడుతున్నాయి అని అన్నారు కదా ఇంతకు ముందు లాగా ఏం రావా

అవునా

ఇంకేమన్నా గ్యాసు మరి ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు కదా అది ఎప్పుడు అవైలబుల్ అవుతుందో మీకేమన్నా తెలుసా మరి

టైమ్ పడుతుంది కావచ్చు అయితే ఇంకా ఫైవ్ హండ్రెడ్ గ్యాస్ రావడానికి

ఒకే

అవును అయితే ఇంతకుముందు సబ్సిడీ ఉండే కదా అది మరి అవుతుందేమో అనుకున్నాము అందుకనే అడుగుతున్నాం అంటే ఇంతకుముందు క్యాష్బ్యాక్ ఇచ్చిన్నారు కదా పదకొండు వందలు పన్నెండు వందలు పెట్టి కొనుకుంటే ఫోర్ హండ్రెడ్ అన్నా అకౌంట్లొ పడేటివి అమౌంట్ వచ్చి

చేసుకున్నామండీ ఇంకెంత టైమ్ పడుతుంది సార్ మా గ్యాస్ డెలివరీ కావడానికి ఎక్కడ వరకు వచ్చినారు మీరూ సరే సరేనండి అది మాది పెట్టి ఉంచుతాము సార్ మళ్ళీ సరే సరేనండి ఇంకా ఇంకో పది ఇరవై నిముషాలు పడతుందా సార్ రావడానికి అంటే మేము కొంచెం బయటకి వెళ్తున్నాము మరి ఖాళీ మొద్దు అక్కడ పెట్టేసి వెళ్తాము మీరు అక్కడ మేం మా ముందు వాళ్ళకి చెప్పి వెళ్తాము మాకు బయటకి వెళ్ళే పనుంది మీరు అక్కడ డెలివరీ

క్యాష్బ్యాక్ అయితే ఏం లేదు ఇంక క్యాష్

ఫోన్ పేనే చేస్తా అండి ఎంప్టీ గ్యాస్ మొద్దు బయటనే పెట్టి ఉంచుతామండీ మా పక్క వాళ్ళకి చెప్తాము బయటికెళ్తున్నాము ఇప్పుడు మాకు మీరు వచ్చేంత టైమ్ వెయిట్ చేయడానికి లేదు బయటకి వెళ్ళాల్సిన పనుంది ఇంపార్టెంట్గా బయటికెళ్ళాల్సి ఉంది మరి ఇప్పుడైతే సబ్సిడీ అదేం ఏం లేదంటున్నారు కదా ఇప్పుడైతే ఒకసారి క్యాషు పంపిస్తాము ఫోన్ పేనే చేస్తాము మీరొచ్చి డెలివరీ చేసి వెళ్ళండి ఓకేనా వేరే వాళ్ళకి మొద్దు ఇచ్చేసి వెళ్తాం సరే సరేనండి త్యాంక్ యూ